మా ల్యాండ్లైన్ ప్రొవైడర్ కోసం కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్ సంప్రదించి తిరస్కరించాలి అనుకుంటున్నాం ఎందుకంటే మా ల్యాండ్లైన్కు సంబంధించిన తగిన నిధులు ఉన్నాయని మా పై అధికారుతో మేము మాట్లాడాలి అనుకుంటున్నాం ల్యాండ్లైన్ మేము పై అధికారతో మాట్లాడి ల్యాండ్లైన్ ఒక సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించాలి అనుకుంటున్నాం ల్యాండ్లైన్ ఎందుకు పని చేయడం లేదు కారణం ఏమిటి దానికి సంబంధించిన వివరాలను ప్రతి విషయాన్ని మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం ప్రతి విషయాన్ని తెలుసుకొని ఎలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది కారణం ఏమై ఉండొచ్చు కావాల్సిన తగిన చర్యలు మేము అందుబాటు

పై అధికారులను పోలీస్ అధికారులను సంప్రదించి వాటి యొక్క ల్యాండ్లైన్ సంబంధించిన విషయాలను తెలుసుకొని దాన్ని పరిష్కరించాలని మేము అనుకుంటున్నాం